నాకు కాకుండా మా ఇంట్లో తోట పని అంటే చాలా మందికి చాలా ఇష్టం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగిన వాళ్ళమే అందులోను మేము వ్యవసాయం ద్వారా పెరిగిన వాళ్ళం మేము పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం మేము పేదవాళ్ళం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తోట పని చేసుకొని కూరగాయలు తొ ఆకుకూరలు ఇంకా అనేకమైనటువంటి పంటలు పండించుకొని మా ఇంట్లో మేము వండుకొని అవే బయటి మార్కెట్కి పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకొని తీసుకొని ఇంటికి వస్తాము వ అమ్ముకున్న వాటితో వచ్చిన డబ్బులతోనే మేము మా యొక్క జీవనోపాధిని కొనసాగిస్తాము అందువల్ల తోట పనంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టం ఎందుకంటే తోట పని చేస్తుండడం వల్ల మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది మనకి ఆ యొక్క తోట పని చాలా చాలా బాగుంటుంది తోట పని చేస్తున్నప్పుడు అలసట కూడా మాకు కనిపించదు ఎందుకంటే ఆ యొక్క తోటలో పనిచేస్తున్నప్పుడు మాతో పాటు కొన్ని పక్షులు కూడా మా తోటలో ఉంటాయి అందువల్ల ఆ పక్షులను చూస్తూ వాటి యొక్క రాగాలను వింటూ వాటి యొక్క పాటలను ఆలకిస్తూ మేము పనిని ప్రారంభిస్తాము పనిచేస్తున్నంత సేపు మాకు చాలా సరదాగా మాలో మేము మాట్లాడుకుంటూ ఉంటూ పని చేసుకుంటాము అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా మాకు తోట పని చేయడం అంటే చాలా చాలా ఇష్టం